ఇంట్లో తోటను పెంచుకోవటం వలన కాయకూరలు ఆకుకూరలు అరటి మొక్కలు మామిడి మొక్కలు వంటివి పెంచుకోవడం వలన మనకు ఖర్చు తగ్గుతుంది ఆరోగ్యమైన ఫుడ్ అనేది మనకి దొరుకుతుంది అదేవిధంగా మనకు కూడా వ్యాయామం లాగా ఇంటి పని వంట పని చేస్తు ఉండడం వలన అలాగే మన తోట పని కూడా చేయటం వలన ఆరోగ్యంగా ఉంటాం ఎక్కువగా మనం ఎక్సర్సైజ్ అవి చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఎటువంటి హార్ట్ ఎటాక్లు కానీ ఆరోగ్య సమస్యలు అని రావు మనకి కాయకూరల వలన చాలా ఆదాయం మిగులుతుంది అలాగే ఎక్కువగా పండించుకుంటే మనం బయటికి ఆర్థికంగా కూడా అమ్ముకోవడానికి బాగుంటుంది